ఆరు లక్షల ఆరు వందల ఎనభై తొమ్మిది ఏడు లక్షల ఎనిమిది వందల తొంభై నాలుగు ఎనిమిది లక్షల ఏడు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొంభై తొమ్మిది